జై శ్రీ రామ్ తేజు మేడం అది బర్త్డే రాఘవనే అవును మేడం దాని కోసమే కాల్ చేసాము మేడం త్రీ బటన్స్ మేడం హాండ్స్ కి

అండు త్రీ బటన్సు అక్కడ ఫ్లవర్ డిజైనింగ్ ఏమైనా వస్తుందా మేడం ఓకే మేడం అది ఇంకొక రెండు రోజుల్లో ఉంది రెండు రోజుల్లో ఏమైనా ఇవ్వగల్గుతారా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి

మీకు ఫోన్పే చేస్తాను ఇదే నెంబర్ ఏనా మేడం

మేడం మీకు మీరేమి చేస్తారో ఏమో నాకు తెలీదు మేడం నాకు టూ డేస్ లోపల కావాలి నాకు ఫిక్స్ చేసినా ఓకే మీకు హాఫ్ అమౌంటే కాదు ఫుల్ అమౌంటే పంపించేస్తాను మీకు నా నాతో రెండు రెండ్రోజుల్లో నాకది కావాలి మేడం అది అది ఎలా మీరెలా డిజైన్ చేస్తారో ఏమో అంటే బర్త్డే ఫంక్షన్కి అక్కడ మేమేసుకుంటే తళతళా మెరిసిపోవాలి మేడం ఆ విధంగా డిజైన్ చేయండి

ఓకే థ్యాంక్ యూ

మంచి రోజా పువ్వు రోస్ మంచిది పెట్టండి మేడం ఆ రోజా పువ్వు చూస్తేనే బర్త్డే పార్టీలో అమ్మాయిలంతా పడిపోవాలి మేడం ఆ విధంగా ఉండాలి మేడం అది ఓకే మీకు ఫోన్పే మీకు ఫోన్పే పంపించేసాను అమౌంటు ఫుల్ అమౌంటు మాకు రేపటికంతా ఇచ్చేయండి మేడం

ఓకే మేడం థ్యాంక్ యూ